నమస్కారమండి మాకు పుస్తకాలు కావాలండి మీ దగ్గర ఏ ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయండి వంద పేజీలది అయితే ఎంత ధర పడుతుంది రెండు వందల పేజీలది అయితే ఎంత ధర పడుతుంది మూడు వందల పేజీలది అయితే ఎంత ధర పడుతుందండి మాకు వంద పేజీలవి పది రెండు వందలపేజీలవి పది పుస్తకాలు కావాలండి మరి మేము ఇన్ని కొంటున్నాము కదండి మాకేం డిస్కౌంట్ ఏమి ఉండదా అండి ఏం తగ్గించరా ఇంకేం వద్దండి ఇవి మాత్రమే చాలు అహ వద్దండీ

ఇవ్వండి సరే అండి ధన్యవాదాలు